నమస్తే సార్ స్విగ్గీయా నా పేరు నిఖిల్ సార్ నేను అభిరుచి రెస్టారెంట్లో ఆర్డర్ పెట్టాను సార్ అవునా రెండు జాయింట్లు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అవునా ఆర్డర్ పెట్టాను సార్

అవునా సార్ ఇప్పుడు నాకూ అది దాని బిల్లు ఆర్డర్ బిల్లు కావాలి సార్ నాకు సార్ యాప్లోకెళ్ళి మై అడ్రస్లోకెళ్ళి

మై అడ్రస్లో బిల్లు ఉంటుంది సార్ మీరు ఇస్త రెస్టారెంట్ దగరే మీ రెస్టారెంట్లో ఇస్తారా లేకపోతే స్విగ్గీలో ఇస్తారా సార్ యాప్లోనేనా ఓకే సార్ ఏమి లేదు సార్ మా మా మా మా మేనేజరు బిల్లు బిల్లు పెట్టమంటారు సార్ చూపిచ్చాంచాలి రిసీప్టు

ఓనర్కి చూపించాలి సార్ బిల్ అది

సరే సార్ సరే సరే సార్